ఏసీ ఆన్ చెయ్యండమ్మ అరే ఏంటమ్మా ఏం తగలటల్లేదు అదేంటమ్మా ఇలా ప్రాబ్లెమ్ పెట్టుకుని నన్ను ఎలా ఎక్కించుకున్నావమ్మా క్యాబు ఇంకొక ఏడు కిలోమీటర్లు అమ్మా ఇంకొక ఏడు కిలోమీటర్లు నేను ఇలాగే ప్రయాణించాలి నా క్లయింట్లతో మీటింగులమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికీ చిరాకు చిరాకుగా ఉంటాను నేను నాకు పేషన్స్ పోతుంది ఏసీ లేకపోవడం వల్ల వాళ్ళ మీద అరుస్తాను అప్పుడు నాకే కదా లాసు ఏంటమ్మా ప్రయాణంలో ఇలాగా ఎప్పుడమ్మా ఇప్పుడు అది రిపేరు చెయ్యించుకుని అప్పుడు మనం ప్రయాణించాలా అప్పటి వరకు నేను వెయిట్ చెయ్యాలా ఇందుకోసమా నీ క్యాబ్ ఎక్కింది నేను చూసుకోవాలి కదమ్మా ఇంకెప్పుడు ఇలా చెయ్యకమ్మా అనవసరంగా ఎక్కాను నేను మీరు అనుకుంటారమ్మా ఏమైనా ఇలాంటి ప్రాబ్లెమ్లు ఉంటే అసలు మీరు నడపకుండా ఉండాల్సింది కదమ్మా నాకు చెప్పి ఉంటే నేను ఎక్కక పోదును కూడా ఇంకా ఏడు కిలోమీటర్లు ఏలా వెళ్ళాలో నేను ఏంటో ఈ రోజు అనవసరంగా ఏంటమ్మా పావుగంట ఎలా వెయిట్ చేస్తాను అమ్మా దీని బదులు నేను బస్ ఎక్కి వెళ్ళిపోయినా సరిపోతుందేమో క్యాబ్ అనవసరం అంత డబ్బులు పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని ఇప్పుడు ఏసీ లేదు మళ్ళీ దాన్ని రిపేరు చెయ్యించడానికి ఒక పావు గంట అని చెప్తారు ఏంటి ఇది సరే అమ్మా సరే